భారతదేశంలో ఫ్యాషన్ అంటే బాగానే ఫ్యాషన్గా బా ఇతర దేశాలబట్టి చూస్తుంటే ఫ్యాషన్గా బాగానే ఉంటారు మరి వాళ్ళ వేషధారణ కూడ బాగానే ఉంటుంది ఇప్పుడు మునుపటితో పోలిస్తేనంటే మునుపు ఎట్లా ఉండేది అంటే సాంప్రదాయబద్ధంగా బట్టలు వేసుకుని ఒక పద్దతిగా ఒక వా శరీరం అనేది ఎక్కడా కనిపీకుండా అది ఇదిగా ఎంతో వినయంగా బట్టల్లోనే ఇవాళ వినయత విధేయత అన్ని తెలుస్తుండేవి కాని ఇప్పుడు కాని ఇప్పుడు బట్టలు ఏంటంటే కొంచెం ఏ కాడికి శరీరం కనిపించే బట్టలే ఎక్కువశాతం ఏసుకోవాలని పిల్లలు అందరు పిల్లలు అట్టే ఇష్టపడుతున్నారు పెద్దవాళ్ళు కూడ దానికే సరే అంటున్నారు ఇప్పుడు ఎందోక మాములుగా అంతకముందు ఏందంటే ఎక్కడైనా కాని సాంప్రదాయంగా ఉండాల చేయాలా అని ఆలోచన విధానం అట్లానే ఉండేది ఇప్పుడు ఏంటంటే ఏ కాడికి మోడ్రన్గా ఉండాలి బాగా ఇదిగా అంటే మనం ఉండే విధానంలోనే మనం రిచ్గా ఉండడం ఉండడమనేది దాంట్లో తెలుస్తుంది అని ఇప్పుడు జనరేషన్ ఆలోచిస్తున్నారు పాశ్చాత్యదేశంలో ఏంటంటే ప్రభావం ఏందంటే మన సాంప్రదాయాన్ని మన ఇదిని అక్కడ వాళ్ళు అందరూ బాగా ఇష్టపడి భారతదేశంలో ఇట్లాంటి పద్ధతులు అన్నీ బాగా ఉంటాయి అని చెప్పి అనుకునే వాళ్ళు మేము ఏంటంటే ఫ్యాషన్ ఇక్కడ బట్టలు తీసుకోవడం అనేది ఏంటంటే ఇక్కడ ఏందంటే ఏదో బట్టలు దొరుకుతాయి కాని బాగా మంచిగా కలర్లు రంగులు అట్లాంటివి బాగా ఉండడము అట్లా ఉండదు అందుకని పక్కన నెల్లూరు అని ఉంటే అక్కడికి వెళ్ళి మేము తీసుకోవాలి అనుకుంటున్నాం మేము మాత్రం బట్టలని ఏంటంటే కొంచెం సాంప్రదాయబద్ధంగా ఉండే వాటినే మేము ఇష్టపడుతాం